మన దగ్గర మన నగరంలో మన దగ్గర ఏ ఆర్ రెహమాన్ గారిది సంగీత ఉత్సవం జరుగుతుంది అంట కదా నాకు వారి సంగీతం అంటే చాలా ఇష్టమండి వారి స్వరం చాలా బాగుంటుంది ఆ సంగీత ప్రదర్శనకు మనం హాజరు కావాలని చాలా కుతూహలంగా ఉందండి అయితే అయితే అక్కడ మన టిక్కెట్ ధరలు ఎట్లా ఉంటాయి అంటే మనం ఆ టిక్కెట్ తీసుకుంటే మనకి ఆ సంగీత ఉత్సవంలో మనకి ఏమైనా ఫుడ్ లాంటివి అంటే భోజనం లాంటివి ఏమైనా ఉంటాయా అతను ప్రదర్శన సమయం అతను ప్రదర్శనకి మనం అతను సంగీత ఉత్సవం ఆ ప్రదర్శనకి మనం వెళ్ళడం చాలా సంతోషంగా అంటే ఎన్ని డబ్బులు అయినా పర్లేదు అతని సంగీతం మాత్రం మనం ఆస్వాదించాలండి అది చాలా బాగుంటుంది అతను పాడే పాటలు కానీ చాలా ఆనందంగా ఉంటాయండి అదే ఆ టిక్కెట్ ధరలే కొంచెం మనము అది ఒకసారి మనకు తెలిస్తే భోజనం అది అంతా ఓకే అంటే మనం చాలా అంటే అతను సంతోషంగా అంటే వెళ్ళాలి అతని దగ్గరికి అతను సంగీతం ఉత్సవాన్ని ఎంజాయ్ పాల్గొనాలి అని చాలా ఆనందంగా ఉంది అది